భారతదేశం వివిధ సాంప్రదాయాలకు మతాలకు పండగలకు చాలా ప్రసిద్ధమైన దేశం అలాగే మా భారతదేశంలో చాలా వివిధ రకాల మతాలున్నాయి వాటిలో కొన్ని హిందూ మతం క్రైస్తవ మతం ఈ సిక్కుల మతం ఇస్ ఇస్లాం మతం సిక్కు మతం బౌద్ద మతం ఇలా వివిధ రకాల మతాలున్నాయి ఆ వివిధ రకాల మతాలు వివిధ రకాల పండుగలను జరుపుకుంటారు ఆ వివిధ రకాల ఆచారాలను ఆచిస్తూంటారు మొదటిగా హిందూ మతం చూసినట్లయితే హిందూ మతానికి వారణాశి ఇది గంగా నది ఒడ్డున ఉన్న ఒక పురాతన నగరం హిందువులకు అత్యంత పవిత్రమైన దేశాల్లో ఒకటి ఇక్కడ భక్తులు గంగా నదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథ ఆలయంలో శివుడిని పూజిస్తారు అలాగే తిరుపతి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్న ఈ కొండ నగరం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మరియు ఎక్కువగా సందర్శించే హిందూ దేవాలయాల్లో ఇది ఒకటి ఇక్కడికి రోజు చాలామంది భక్తులు వెళుతూ ఉంటారు అలాగే హిమాలయాల్లో ఉన్న ఒక పుణ్యక్షే పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఈ పుణ్యక్షేత్రం శివుడి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఇది కూడా చాలా ప్రసిద్ధమైన హిందూమతం

అమర్నాథ్ హిందువులలో ఉన్న ఈ గుహలో శివుడి పాలపు లింగము ఉందని నమ్ముతారు రెండవదిగా ఇస్లాం మతం త్యాజుమెయిద్దీన్ చిస్నా దర్గా ఉన్న ఈ నగరం భారత దేశంలోనే అత్యంత ప్రసిద్ధ సూఫీద్ దర్గాలలో ఒకటి హైదరాబాదలో కూడా చాలా దర్గాలు ఉన్నాయి త్యా ముఖ్యంగా చార్మినార్ మక్కా మసీదు వంటి అనేక ముస్లిం మతపరమైన ప్రదేశాలు ఈ నగరంలో ఉన్నాయి దాల్ సరస్సు పహల్గమంటి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో పాటు అనేక ముస్లిం మతపరమైన ప్రదేశాలకు కాశ్మీర్ అనేది ఒక నిలయం ఇంకొకటి సిక్కు మతం సిక్కు మతం కూడా చాలా ప్రసిద్ధమైన మతం ఇది హర్మమందిర్ సాహిబ్ దేవాలయం ఉన్న ఈ నగరం సిక్కులకు అత్యంత పవిత్రమైన దేశం ప్రదేశం అలాగే పాటియాలా షాషి గురుద్వారా ఖాళీ బోర్వంటి అనేక సిక్కుమతం పరమైన ప్రదేశాలకు ఈ నగరం నిలయం మరీ ముఖ్యంగా క్రైస్తవ మతం వేలంకన్నీ మాతృ దేవాలయం ఉన్న ఈ పట్టణం భారత దేశంలోని అత్యంత ప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రాలలో ఒకటి అలాగే గోవాలో అనేక చారిత్రక చర్చ్లు మరియు కేదడ్రల్లకు ఈ రాష్ట్రం నిలయం ఇలా వివిధ రకాల మతాలు ఆచరించేవారు వివిధ రకాల పండగలను జరుపుకుంటారు వివిధ సాంప్రదాయాలను ఆచరించ ఆసరిస్తారు ప్రతి మతానికి దాని సొంత ప్రత్యేకమైన పండుగలు మరియు సాంప్రదాయాలు ఉంటాయి ఉదాహరణకు హిందువులు దీపావళి హోలీ రామనవమి వంటి పండగలను జరుపుకుంటారు ముస్లింలు రంజాన్ ఈద్ ఇలాంటి వంటి పండగలు జరుపుకుంటారు సిక్కులు వైశాకి గురునానక్ జయంతి వంటి పండగలను జరుపుకుంటారు క్రైస్తవులు క్రిస్మస్ ఈస్టర్ పెంటికోస్ట్ వంటి పండగలను జరుపుకుంటారు